రవాణా పరిశ్రమకు టెక్నాలజీ ఏవిధంగా ఉపయోగపడింది అంటే మనం ఇప్పుడు బస్ టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకునేటప్పుడు కానీ మనకి కొన్ని యాప్స్ ఉంటాయి రెడ్ బస్ కానీ అభీ బస్ కానీ ఏ పీ ఎస్ ఆర్ టీ సీ కానీ టీ ఎస్ ఆర్ టీ సీ కానీ ఇలా కొన్ని మనకి బస్సుకి సంబంధించిన యాప్స్ ఉంటాయి అందులో మనకి మినిట్ టు మినిట్ అప్డేట్స్ అంటే ఇప్పుడు బస్సు ఎక్కడ ఉంది ఎక్కడకి వెళ్తుంది ఎక్కడ నుంచి ఎక్కడకి వెళ్తుంది ఇలాంటివి ఇవన్నీ ఆ యాప్స్లో ఉపయోగపడతాయి మళ్ళీ ఆన్లైన్ బుకింగ్ చేసుకునేటప్పుడు మనకి ఎక్కడ కూర్చోవాలి ఏ సీట్ కావాలి ఏ సీట్ నెంబర్ కావాలి ఇలాంటివి అన్నీ అక్కడ ఆ యాప్స్లో అవైలబుల్గా ఉంటాయి మనకి మనకి ఎక్కడ కంఫర్ట్గా ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటే అక్కడ బుక్ చేసుకోని అక్కడికి అక్కడ కూర్చోవచ్చు అలాగే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన మన డెస్టినేషన్ ఏమిటి ఎంత దూరం ఎంత డిస్టెన్సు ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఎక్కడ వరకు బుక్ చేసుకున్నాం ఆ డిస్టెన్స్ ఏమిటి ఎంత టైమ్ పడుతుంది మొత్తం ఆ యాప్స్లో మొత్తం చూపిస్తుంది అలాగే ఆన్లైన్ పేమెంట్స్ గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ పేటియం కానీ ఎలాగైనా సరే మనం ఇలా వాళ్ళకి పే చేసి డైరెక్ట్గా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోని మనం మనకి ఎక్కడ కావాలి సీట్స్ ఎక్కడ కావాలో అక్కడ బుక్ చేసుకోని అక్కడ మన కంఫర్టబుల్లో కూర్చోవచ్చు అలాగే అలాగే ఈ ట్రైన్స్లో కూడా సేమ్ ఆన్లైన్ బుకింగ్స్ ఉంటాయి లైక్ అంటే ఐ ఆర్ సీ టీ సీ యాత్ర యాపు ఇలా కొన్ని కొన్ని యాప్స్ ఉన్నాయి అలాగే వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్ యాత్ర యాప్ ఇలాంటి యాప్స్లో అయితే మన ట్రైన్ ఎంత స్పీడ్లో వెళ్తుంది ఎక్కడి నుంచి ఏ ఏ స్టేషన్కి ఎంత టైంలో రీచ్ అవుతుంది ఇలాంటి ఇలాంటివి అన్నీ కూడా మనకి మినిట్ టు మినిట్ అప్డేట్ అప్డేట్ చేసి మనం వెళ్తున్నాము ఎంత స్పీడ్లో వెళ్తున్నామని చూపిస్తుంది ఏ స్టేషన్కి ఎంత టైంలో వెళ్తున్నాము అని చూపిస్తుంది అలాగే ఆన్లైన్లోనే మనం ఏ డేట్లో ఎప్పుడు బుక్ చేసుకున్నాము అని కూడా ఏ డేట్లో ఎప్పుడు బుక్ చేసుకున్నాము అని చూపిస్తుంది మళ్ళీ అలాగే పేమెంట్స్ పేమెంట్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి దీనిలో కూడా ఫోన్ పే గూగుల్ పే పేటియం ఇలా అన్నీ అవైలబుల్గా ఉండి మనకి ఇంకా మంచిగా చూపిస్తుంది మినిట్ టు మినిట్ అప్డేట్ చేసి మన ట్రైన్ మన ట్రైన్ ఎప్పుడు ఎప్పుడు మన స్టేషన్కి వస్తుంది మన మన డెస్టినేషన్కి ఎప్పుడు రీచ్ అవుతుంది ఎంత ఎంత టైమ్ డిలే ఉంది ఎంత ట్రైన్ ట్రైన్ మన దగ్గరికి డిలే టైమ్లో వస్తుంది ఏ స్టేషన్లో ఆగుతుంది ఏమేమి స్టేషన్లో ఆగదో ఎంతసేపు ఏ స్టేషన్లో ఆగుతుందో కానీ మొత్తం మొత్తం క్రాసింగ్ కానీ ఏ స్టేషన్లో ఆపారు ఎక్కడ ఆపారు మొత్తం మినిట్ టు మినిట్ మనకి యాప్సు అప్డేట్ చేస్తూ చూపిస్తూ ఉంటాయి అలాగే ఆన్లైన్ బుకింగ్ దాంట్లోనే డైరెక్ట్గా మనం స్టేషన్కే వెళ్ళే పని లేకుండా డైరెక్ట్గా ఆన్లైన్లో బుక్ చేసుకోని మనకి ఏ సీట్ కావాలి విండో సీటా మిడిల్ సీటా ఏ సీటు కావాలి అని చెప్పి మనం ఆన్లైన్లోనే మనం మన ఇంట్లోనే కుర్చోని మొత్తం బుక్ చేసుకోవచ్చు అలాగే ఫ్లైట్ కూడా ఫ్లైటుకి కూడా స్పైస్ బుకింగ్ అని ఇండిగో అని ఇలా చాలా ఇలా చాలానే యాప్సు ఉన్నాయి ఫ్లైటుకి కూడా మనం ఇక్కడ కుర్చోని బుక్ చేసుకోని ఫ్లైట్కి ఆ ఫ్లైట్ టైమ్కి అక్కడికి వెళ్ళి ఫ్లైట్ టైమ్కి అక్కడికి వెళ్ళి ఆ ఫ్లైట్ ఎంత సేపటిలో వస్తుంది ఆ ఫ్లైటు డిలే అయ్యిందా లేదా అని కూడా మనం ఆ యాప్సులోనే తెలుసుకోని ఆన్లైన్లో బుక్ చేసుకోని ఏ డేట్ రోజు ఏ ఫ్లైట్ ఉందో చూసుకోని మనం బుక్ చేసుకోని వెళ్ళవచ్చు ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా మనకి ఏది కావాలి అంటే అది మనకి ఏది కంఫర్టబుల్ కావాలి అంటే అది అవైలబుల్లో చూపించి అలా ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకోని మొత్తాన్ని మనకి ఈ టెక్నాలజీ చూపిస్తుంది అలాగే ఫ్లైట్లోనే ఆన్లైన్ బుకింగ్ టిక్కెట్స్ కానీ మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి చూపించుకోని ప్రింట్ తీసుకోని చూపించుకోవచ్చు అలాగే మనకి కష్టం లేకుండా అక్కడికి వెళ్ళే పని లేకుండా డైరెక్ట్గా ఫోన్లోనే ఇంట్లోనే కుర్చోని మొత్తం బుకింగ్ చేసుకోని అక్కడికి వెళ్ళి చూపించుకోని మనం చేసుకోని వెళ్ళవచ్చు అలాగే ఫాస్ట్ ట్రాక్ ఫాస్ట్ ట్రాక్ ట్రావెల్స్ ఇలా మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు కానీ వేరే వేరే ఊర్లకి అర్జెంట్ పని మీద అలా వెళ్ళేటప్పుడు కానీ ఎవరూ ఆపకుండా టోల్ గేట్స్ దగ్గర కానీ ఎవరు ఆపకుండా ఎవరు ఆపకుండా మనం పే చేయాలి పే చేయాలి అంటే ముందే ఆ అకౌంటు ఫాస్ట్ ట్రాక్కి లింక్ అయ్యి పే చేశాము పే చేసి అక్కడికి వెళ్ళగానే ఒక నెంబర్ వస్తుంది ఆ నెంబర్ని స్కాన్ చేసుకోని ఆటోమేటిక్గా అవి ఫాస్ట్ ట్రాక్ ద్వారా ఆటోమేటిక్గా అవే స్కాన్ చేసుకోని గేట్స్ ఓపెన్ అవుతాయి మనం మనం అలాగే వెళ్ళిపోవచ్చు టోల్ గేట్సు ఓపెన్ అవుతాయి అలాగే మనం వెళ్ళిపోవచ్చు ఈ ట్రావెలింగ్లో ఎలాంటివి కానీ ఇబ్బంది లేకుండా మనం ముందే లింక్ అయ్యి లింకప్ అయ్యి లింకప్ చేసుకోవచ్చు ఇలాంటివి ముందు ముందు కాకుండా ఆన్లైన్ ముందే వాళ్ళతో లింక్ అయ్యి పే చేసేసి మనం వెళ్ళిపోవచ్చు ఇంకా ఆన్లైన్ లైసెన్స్ కూడా ఇంట్లో చూస్తే ఆన్లైన్ లైసెన్స్ కూడా మనం ఫోన్లోనే చేసుకోవచ్చు ఇలా టూ వీలర్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఇలా మనం ఏ ఏ వెహికల్కి అయినా సరే మనం మనం ఆన్లైన్ లైసెన్స్ తీసుకోని మనం ఎలాంటివి లేకుండా వాళ్ళ దగ్గర అప్లికేషన్ వస్తుంది ఆ యాప్స్లో డౌన్లోడ్ చేసుకోని ఆ అప్లికేషన్ ఫిల్ చేసి వాళ్ళకి పంపించుకున్నాం అంటే వాళ్ళు కన్ఫామ్ చేసుకోని మనకి ఆ లైసెన్స్ అనేది కన్ఫామ్ చేస్తారు అలాగే ఆన్లైన్లోనే పేమెంట్ కూడా చేసుకోవచ్చు మనం ఓన్లీ టెస్ట్ డ్రైవ్కి వెళ్ళి టెస్ట్ చేసుకోని వాళ్ళు ముందు ప్రూవ్ చేసుకుంటే వాళ్ళు మనకి ఆన్లైన్లోనే లైసెన్సు ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు ఇస్తారు ఇలా టెక్నాలజీ మనకి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది ఇలాగే టెక్నాలజీ మనకి రవాణా పరిశ్రమ టెక్నాలజీ ఈ విధంగా సహాయపడుతుంది అలాగే మనం ఇప్పుడు ఈ బస్సు ట్రైను ఫ్లైటే కాకుండా మనం షిప్స్ కూడా షిప్ నావిగేషన్స్ కానీ ఇలా ఇవన్నీ బుకింగ్స్ కానీ షిప్ నావిగేషన్స్ షిప్ ఎక్కడుంది ఇవన్నీ మనం ఆన్లైన్లోనే చూసుకోని చేసుకోవచ్చు ఆన్లైన్లోనే పే చేసుకోని ఇలా చేసుకోవచ్చు ఈ విధంగా టెక్నాలజీ టెక్నాలజీ చాలా విధంగా ఉపయోగపడుతుంది ఇకమీదట రాబోయే రోజుల్లో కూడా టెక్నాలజీ ఇంకా డెవలప్ అవుతుంది మనకు ఉపయోగపడుతుంది ఇంకా మనం ఇంకా మనకి మంచి ఇంకా మంచిగా టెక్నాలజీ వాడుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ